మిగతా అంశాలతో పాటు నేను గుర్తుగా రచనలను ఎంచుకున్నాను కొన్ని భావాల్ని వ్యక్తం చేయలేని పరిస్థితుల్లో నేను నా అభిప్రాయాల్ని ఒక పుస్తక రూపంలో ఒక లిఖిత రూపంలో ఆవిష్కరించుకుంటున్నాను రచనలో చాలా అంశాలు నాకు సవాలుగా కూడా ఉంటున్నాయి ఎందుకంటే దేశంలో ఉన్న చట్టాలు నిబంధనలకు అనుగుణంగా నేను కొన్ని ఇక్కడ రచనలు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి నా అభిప్రాయాలు నిర్మోహమటంగా బయటికి చెప్పలేని పరిస్థితులు కూడా ఉండడంతో అవన్నీ రచనల రూపంలో మాత్రమే భద్రపరచగలుగుతున్నాను